భారతదేశంలోని వాతావరణం చాలా వైవిధ్యంగా ఉంటుంది దేశం యొక్క భౌగోళిక స్థానం కొండలు మైదానాలు సముద్రతీరం మరియు పర్వతాల వంటి వివిధ భౌగోళిక లక్షణాల కారణంగా ఇది జరుగుతుంది భారతదేశంలోని వాతావరణాలు నాలుగు ప్రధాన కాలాలుగా విభజించవచ్చు వేసవికాలం ఈ కాలం చాలా వేడిగా మరియు తేమగా ఉంటుంది దేశంలో ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్లు చేరుకుంటుంది అలాగే ఈ ఈ కాలం చాలా తేమగా మరియు వర్షాకాలంగా ఉంటుంది దేశంలో అనేక ప్రాంతాలు భారి వర్షా తన్నాన్ని అనుభవిస్తాయి ఇది వర్షాకాలం ఇది సెప్ జులై నుంచి సెప్టెంబరు వరకు ఉంటుంది అలా ఇంకోక కాలం ఈ కాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దేశంలోని ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది ఇది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉంటుంది అలాగే శీతాకాలం ఇది జనవరిన ప్రారంభమై ఫిబ్రవరితో ముగుస్తుంది ఈ కాలం చాలా చల్లగా ఉంటుంది దేశంలోని ఉత్తర ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయి ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీల సెల్సియస్ను చేరుకుంటాయి